నాకు ఇష్టమైన సీజన్ వర్షాకాలం వర్షాకాలం బాగుంటుంది ఎందుకంటే తినడానికి చలికాలంలో తినడానికి మనకి వేడివేడిగా తినడం అనేది చాలా ఇష్టం వర్షాకాలంలో ఆడుకుంటారు కొంతమంది వర్షం వచ్చినప్పుడు వర్షాకాలంలో వేడి వేడి బిర్యానీ వేసుకోని తింటారు ఆ కాలంలో అందరూ ఇంట్లో ఉంటారు అందరూ కలిసిమెలిసి ఉండడం వలన అందరూ ఈ సీజన్ని ఇష్టపడతారు కానీ కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి వర్షాకాలం వల్ల కానీ ఎక్కువగా అందరూ వర్షాకాలాన్ని ఇష్టపడతారు దానిలో చాలా మంచిగా ఉంటుంది వర్షకాలంలో మొక్కలు కూడా పెరుగుతాయి